జీవితంలో ఆటలు ఆటలు ముఖ్యమే చదువు ముఖ్యమే చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలోనే కాకుండా ఆటలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి భారతదేశంలో ఆటలను ప్రోత్సహించడానికి మనము పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడానికి ఆటలు ఒక విధమైన ఎంపిక అన్నమాట ఆటల వల్ల వాళ్ళ తెలివిని వాళ్ళ బాడీని మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఆటలు ఆడటం వలన వాళ్ళ జీవితం ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది భారతదేశంలో ఎలాంటి ఆటల పోటీలు పెట్టడం వలన పిల్లలను ప్రోత్సహించడానికి ఎంత అనుకూలత కలిగి ఉంటుంది అదేవిధంగా భారతదేశంలో కబడ్డీ ఖోఖో చెస్ వాలీబాల్ ఇలాంటి ఆటలు ఆడటం వలన ఎంతో ప్రాముఖ్యతను పెంచడం జరుగుతుంది ఆటలు ఆడడం వల్ల వాళ్ళ తెలివిని ఉత్తేజ పరిచే విధంగా ఉంటుంది దానివల్ల ఆటలు ఆడటం వల్ల మైండ్ రిలాక్స్ రిలాక్స్ అవుతుంది దానిని బట్టి వాళ్ళు చదువుకోవడానికి కూడా ఎంతో ఈజీగా అనిపిస్తుంది ఆటలు చదువు ఎంతో ప్రాధాన్యత అదేవిధంగా ఆటలు కూడా జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి